గుడ్ ఈవినింగ్ మేడం అదే మేడం నేను వారం రోజులు సెలవు పెట్టాను మేడం మీ దగ్గరికి రమ్మని అన్నారు మా ఇంట్లో మా అక్క పెళ్ళి అయ్యింది మేడం మా అక్క పెళ్ళి అయ్యింది మేడం అదే మేడం మొన్న మా అక్క పెళ్ళి అయ్యింది మరి ఇంటిలో అన్నీ చూసుకోవాలి కదా మేడం అంతే కాకుండా నాకు హెల్త్ కూడా బాగాలేదు మేడం నిజమే మేడం ఈ సారి నుంచి మరి అలాగ ఉండనులే అండి మేడం ఇక నుంచి అలాగ ఉండనులే అండి మేడం అలగే మేడం ఇక నుంచి రెగ్యులర్ గా వస్తాను మేడం అలాగే మేడం అలాగే మేడం